విద్యా పరిసరానికి టెక్నాలజీ నెట్వర్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకొచ్చేసరికి కోవిడ్ నైంటీన్ కరోనాలో కరోనాలో మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి బాగా యూస్ అయ్యాయి టెక్నాలజీ వల్ల ఇంత టెక్నాలజీ ఉండడం వల్ల మనకి కా స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళికపోయినా మనకి ఆన్లైన్ లో క్లాసులు చెప్పేవారు దానికి బాగా మనం మెచ్చుకోవచ్చు అది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ విషయంలో అది మనకు హండ్రెడ్ పెర్సెంట్ బాగా యూస్ అయ్యింది అది యూట్యూబ్ లో యూట్యూబ్ లో యూట్యూబ్ కి వచ్చేసరికి మనకి ఏవైనా క్లాసెస్ చెప్పేటప్పుడు వింటాం కనీసం తర్వాత మనకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో ఆ టాపిక్ మీద కొంత టాపిక్ మీద డౌట్ వచ్చినప్పుడు మనం యూట్యూబ్ లోకెళ్ళి ఆ టాపిక్ ను మనం సర్చ్ చేస్తే ముందు దానికి మళ్ళీ క్లాస్ చెప్తారు ఇదొక వీడియో దానికి సంబంధించిన ఏదో ఒక వీడియో ఉంటుంది సో అది చూసి మనం ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు యూట్యూబ్ లో అలాగే ఆన్లైన్ కోర్సెస్ వచ్చాయి బైజ్యుస్ అని చాలా చాలా ఉన్నాయి ఆన్లైన్ కోర్సెస్ అలాగే మనం ఆన్లైన్ లో ఇంత అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఏసే ఏదైనా ఎక్జామ్ రాసామనుకో దాని రిసల్ట్ వస్తుందో రాలేదో చూసుకోవచ్చు అలాగే దానికి మనం ఎలాగా అప్లై చేసుకోవాలి అది చూసి తెలుసుకోవచ్చు తర్వాత అలాగే మనకు టెక్ట్స్ బుక్స్ దొరుకుంతుంటాయి బుక్స్ సబ్జెక్ట్స్ మ్యాటర్ మనకి ఏది సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దొరుకుతూనే ఉంటుంది ఆన్లైన్ లో సో విద్యా పరిసరానికి ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది అలాగే టెక్నాలజీ అనేది చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కూడా అది మనకందరికీ తెలుసు ఆన్లైన్ క్లాసెస్ కి వచ్చే సరికి మనకి ఆన్లైన్ క్లాసెస్ లో కోవిడ్ నైంటీన్ లో మనకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి బాగా ఉపయోగపడింది టెక్నాలజీ వల్ల మనకి లైవ్ లో క్లాసెస్ చెప్పేవారు స్ కాలేజీ లకి వెళ్ళకుండా మనం క్లాసెస్ టాపిక్స్ అయ్యేటట్టు టాపిక్స్ అయ్యినట్టు కూడా ఉండేది